ఉంటాయి ముళ్ళు ఎంత పొడుగుంటాయి చేపల గురించి చెప్పాలంటే మనకి ఇష్టమైన చేపలు ఎక్కువగా తినినే చేపలు వాడుకలో ఉన్న చేపలు బొచ్చెలు ఎక్కువగా జనం ఇష్టపడతూ ఉంటారు నేను కూడా బొచ్చు అంటే చాలా ఇష్టంగా ఉంటాను అలానే రాగండి పోతే కొరమేలు పక్కిలు జల్లలు వాటిల్లోనే మళ్ళీ వంజరం సముద్రం చేపలకొచ్చేసరికి చందువ రొయ్య తోక చేపలు వీటిల్లోనే ఇసుగుతందులనే ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి అవి వంటికి కూడా చాలా ఆరోగ్యపరంగా ఉంటది ఆ చాపల వలన కంటిడిసూపు దెబ్బదినదు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటది ఈ చేాపలతోటి షుగర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు వీటిల్లో కొన్ని జన్పరమైన ఇబ్బందులునా ఉన్నా గానీ ఈ చేపల వలన మనకి చాలా మీరు జరుగుద్ది ఈ చేాపలు తింటే శరీర సౌందర్యం మొక కవళికలు శరీరంలో ఉన్న ముడతలు ఎన్నిపోవటడానికి చాలా సాధారణంగా మనకు దొరికే ఔషం లాంటిది ఈ చేపల వలన మనకి చాలా మ మీలు కలుగుత చిన్నపిల్లలకి ఈ చేపల వలన గుండికి సంబంధించిన వ్యాధులు కూడా నివారించుకోవచ్చు అలానే మనక్క కూడా సందు అనే చాప చాపలో కల్లా చాలా గొప్ప చాప అది ఆ చాపకి ఒకే మూజలు ఉంటది ముడు లేని చాపలంటే పిల్లలకు చాలా ఇష్టం ఈ చేపల వలన ఉపయోగం ఏంటంటే చిన్నపిిల్లలకి వాళ్ళందరిక వాళ్డు వలుసుకొని తినొచ్చు అలానే వటిలో స్ొరసాప ఉంది ఆ స్ొరసాప వచ్చేసరికి కోడిగుడ్డు పొరుట్లాగా చేసుకనేని తినస్తేది దీనివల చాలా ఉపయోగాలు ఉండయి ఎంకులకి పటిష్టంగా బలం చేకూరింది అట్లానే పక్కిలుండయి చేదు పక్లుంటారు సాధారణంగా ఇవి మనకి దగ్గరలో ఉండవండంటి కాాలవల్లో చెరువుల్లో అట్లా దొరుగుతయి ఈ పక్ల వలన మేధా శక్తి పెరుగుద్ది తెలివితేాటలు పెరుగుతయి ఇవి సాధారణంగా గవాన దొరకవు కొన్ని సీజన్లోనే వస్తాయి అట్లానే ఇటిలో ఉలసుంది ఆ వలస అనేది చాప చేపల్లోకి అది చాలా ఖరీదైన చేాప దీని వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి శరీర సౌందర్యం కంటి చూపు మెరుగుపడత అలానే ఈ వలస వలన పిల్లలకి అపర జ్ఞానం వస్తది బ్రెయిన్లో కూడా చక్కగా సురుగ్గా పనిచేస్తది అట్లానే కొరమేలుంది ఈ కొరమేలు కూడా ఒకే ఒక ముళ్లుంటది ఇది కూడా ఖరీదైన చేప ఈ చేప వలన తింటానికి అనువుగా ఉంటది ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అలానే వీటిని చట్నీ కూడా పెట్టుకోవచ్చు రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు వీటిల్లో చెరువుల్లో దొరికే రొయ్యలుంటాయి ఆటిని టైగర్ రొయ్యలు అంటారు ఈ టైగర్ రొయిలు కూడా చాలా ఖరీదైనవి వీటిల వల్ల కూడా ఉపయోగాలు ఉంటాయి ఇందులో ముళ్లుండదు మనం చక్కగా జంంతతుికలు తిినన్నట్టు తినడానికి అవకాశం ఉంది ఎట్లానే మట్ట గుడిచలని ఉండయి ఇవి కూడా పులుసు పెట్టుకుంటారు ఎక్కువగా బరదలో దొరుగుతా ఉంటాయి ఇది చాలా రుచికరంగా ఉంటది ఈ కూడా కొన్ని కొన్ని సీజన్లోనేవి జరుతా ఉంటాయి చెరువులు ఎండేటప్పుడు ఆటిలో దొరికే చాపే ఈ మట్ గుడిష అట్లానే ఈటిల్లో కూడా ఇంకా ఇసుగుదొందులనే ఉన్నాయి అవి చూస్తానికి తెల్లగా మరుస్తా ఉంటాయి ఇందులో కూడా ఒక ముల్లె ఉంటది దీన్ని కూడా పులుసు పెెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అనేక రకాలుగా వాడుకోవడానికి అవకాశం ఉంటది అట్టనే ఇట్లో బొచ్చ అనే ఒక చాప ఉంది ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా కనపడే చపే ఇది ఈ చాప కూడా మంచి రుచికరమైన చాప అట్లానే రాగడి నుంది ఈ రాగండి చాప కూడా చాలా బాగుంటది ముళ్లు ఎక్కువైనా రుచిగా ఉంటది ఇది కూడా సర్వసధారణంగా అన్ని చోట్ల దొరుకుతా ఉంటది అట్లానే వీటిల్లో కూడా బొమ్మిడలని ఒక జాతి రకం ఉంది ఈ బొమ్మిడలు కూడా చూడ్టానికి పాముకి సంబంధించినట్టుగా ఉంటది ఈ బొమ్మిడాయి పులుసు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటది ఎక్కువగా గోదావరి జిల్లాల్లో వాడతా ఉంటారు ఇవి కాబట్టి ఈ చేపల వలన మనకి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు కలవు ఇంకా సముదర కనకెళ్తే అందులో కూడా మనకి కానాగంతులని ముల్లవాడని రకరకాల చేపలుండయి అవి చాలా రుచిగా ఉంటాయి అది మనకి ఉప్పు నీలలో దొరికే చేాప కాబట్టి సరయదానికి ఎటువంటి హాని జరగదు అందులో కలుషతో నేని వాటర్లో నుంచి వచ్చే చాప కాబట్టి మనకి చాలా సక్కగా రుచిగా ఉంటది వీటిల్లోనే ఇంకొక చాప ఉంది దాన్ని పొండి చేాప అంటారు ఈ పొండి చేాప ఫ్రై చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటది ఇది కేజీల లక్కన చాలా ఖరీదైన చాప ఇది వీటిలో ఎక్కువగా ఇష్టపడేది ఫ్రై చేసుకోవడానికి ఇష్టపడతారు ఇది కూడా మన శరీర సౌందర్యానికి ఉపయోగపడుద్ది దీనివల్ల మనకి చాలా ఉపయోగాలుండయి అట్లానే రొయ్యలు ఎండబెట్టి వీటిని రొయ్యలు కారం చేసుకుంటారు రొయ్యలు పొట్టుని కూడా వండుకుంటారు ఈ కూడా మనకి ఇరివిగా దొరుకుతా ఉంటాయి వీట్ల వలన కూడా మనకి తిడానికి చాలా రుచికరమైన ఆహారంగా మనకి దొరుకుతుంటుంది అట్లానే వీటిల్లో ఎండి చేాపలు ఉంటాయి తోకలని అన్ని కూడా మనం పరిసి పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు సహజంగా మెత్తాడ్ అని చెప్పేసి ఉంటాయి ఆ మెత్తాడ్లు కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి దోసకాయలు ఏసుకొని తిినడానికి గానీ వంకాయలు ఏసుకొని తినడానికి గానీ గోంగూరర్లు వసుకొని తినడానికి గానీ రకరకాలుగా ఉపయోగించుకొని మనకి ఉపయోగపడే ఆ మెత్తాడ్లు కూడా చాలా రుచికరంగా ఉంటాయి అవి ఎక్కువగా మనకి ఎండు చేాపల మార్కెట్లో దొరుకుతా ఉంటాయి అటివలన కూడా మనకి చాలా ఆరోగ్యకరమైన సమస్యలు ఏన్నంటే అవి ఉపయోగపడతా ఉంటాయి అనారోగ్యం అనేది రాదు చేప వలన శరీర సౌందర్యం మనకు చాలా చక్కగా ఇదవుద్ది బ్రెయిన్ కూడా చాలా ఇంప్లిమెంట్ అవద్ది ఇటిలో తెలివి చాట్లు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అట్లానే ఈీటిల్లో మనకు సహజంగా దొరికే ఊడల్లో ఉన్న చెరువుల్లో దొరికయి ఉండయి వాటిని జిలేేబీలు అంటారు ఈ జిలేేబీల్లను కూడా మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు రకరకాలుగా వండుకోవచ్చు రకరకాలుగా దాన్ని మనం తయారు చేసుకోవచ్చు సహజంగా ఎక్కువగా బయట దొరికే ఫ్రై ఆటిల్లో ఇయే ఎక్కువ దొరుకుతా ఉంటాయి వీటిని ఆయిల్లో వయించి ఫ్రై చేసుకొని మనకు బజార్లో కూడా ఈ చికెన్ పకోడి బడమే దరుతా ఉంటాయి అవి కూడా బ్రహ్మాణమైన రుచిగా ఉంటాయి ఒక మూల్య ఉంటది ఆటిలో కూడా ఇట్లా ఈ చేాపలున మనం చూసుకుంటే రకరకాలైన చాపలు మనకి దొరుకుతా ఉంటాయి ప్రతి చేపకి ఒక చరిత్ర ఉంటది అట్లానే వీటికి కూడా మనకి చిన్నపిల్లలకి ఇష్టమైన చేాపలంటే మెయిన్ చందువ రొయ్య